విజయనగరంజిల్లాలో వరి మొక్కజొన్న మినుములు పెసలు నువ్వులు కందులు వంటి పంటలు ఎక్కువగా పండిస్తారు చెరుకు ఇంకా ఎక్కువగా పండిస్తారు పప్పు ధాన్యాలు పళ్ళు పొగాకు రెండు బిళ్ళలు పండిస్తారు కూరగాయలు కూడా ఎక్కువగా అందిస్తు ఉంటారు ఎక్కువగా అయితే వరికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది పప్పు ధాన్యాలకి నువ్వులకు తక్కువగా ఉంటుంది మొక్కజొన్నకి కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వరి ఆకువేసి పుడుపూడ్చి పెంచి కోతలు కోసి నూర్పు నూర్చి ధాన్యాన్ని అంగడిలో అమ్మి సొమ్ము చేసుకుంటారు రైతులు అలాగే తీపి నారింజ అనేవి కూడా ఎక్కువగా పండిస్తు ఉంటారు ఎక్కువగా అరటి మొక్కలు పెంచుతారు అరటి మొక్కలు అనేవి ఒక్కసారి నాటితే సరిపోతుంది అది పిలకలు అవి వేసుకుని ఎక్కువగా లాభాన్ని తెచ్చిపెడుతుంది